హలో హలో అవునండి అవునా అండి అంటే లోన్ అంటే అన్నమాట ఇప్పుడు లాంగ్ టర్మ్ లోన్స్ వచ్చి ఒక పర్సంటేజ్ ట్యాక్స్ ఏమ ఏమంటారు ఐమీన్ ఉంటుంది అండి ఏమంటారు పర్సంటేజ్ ఇంకా మన సపరేట్ అంటే చిన్న చిన్న బిజినెస్కి తప్ ఒక రేట్ ఉంది రేట్ ఆఫ్ ఇంట్రస్ట్ ఉంది

మీకు ఇప్పుడు మీరు బిజినెస్ వచ్చి ఏది అండి ఏమి బిజినెస్ సైకిల్స్ అంటే కంపెనీయా లేకపోతే స్మాల్ బిజినెస్ అవునా అండి గవర్నమెంట్ నుంచి లైసెన్స్ తీసుకుర్రా అండి అవునా అండి అయితే మీ మీ ఏమంటారు ప్రొడక్షన్ని బట్టి ఇంకోటి దాన్ని బట్టి మేము మీకు ఇచ్చిన ఉంటుంది కదండి ఒక సబ్సిడీ లాంటి గవర్నమెంట్ నుంచి వెళ్ళి ప్రొవైడ్ చేసిన దాన్నిబట్టి మేము దాని మీద రిజిస్ట్రేషన్ చేస్తారు కదండి అప్పుడు మేము దాని బట్టి మేము పర్సంటేజ్ని బట్టి ఇస్తాం అండి లోన్స్ అనేది మీది పెద్ద బిజినెస్ కదండి కొంచం దీనికి వేరే వేరే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఓకే అంటే మీరు మా బ్యాంక్ వచ్చిహైదరాబాదులో ఉందండి కూకట్పల్లి ఓకే అండి మేము రేపు విసిట్ ఓకే అండి వెల్కమ్